మాట్లాడు హలో

కీర్తి మాట్లాడుతుందిగా ఇప్పుడు హలో

నాకు కొత్త ఫోన్ కావాలి మంచి ఫోన్ కావాలి వివో కావాలి ఒక ఎరౌండ్ బడ్జెట్ ఎంతున్నా సరే పర్వాలేదు కానీ ఫోర్ జి ఇంకా ఫైవ్ జి కావాలి ఫోర్ జి ఎంత ఫైవ్ జి ఎంత చెప్పండి నాకు ఫైవ్ జి కావాలి ఓకే మీకాడ డెలివరీ స్పీడ్ డెలివరీ ఉందా ఆన్లైన్ డెలివరీ కావాలి నా ఎన్ని రోజుల్లో వచ్చేస్తుంది సరే నేను వాట్సాప్లో అన్ని డిటైల్స్ పంపించి వేస్తా